తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల మధ్య సాధారణ ప్రయాణికులు ప్రయాణించడానికి అత్యంత అనుకూలమైన ఎంపికలు బస్సులు లేదా రైలు వీలైతే విమానాలు బస్సులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో విస్తృతమైన బస్ నెట్వర్క్ను కలిగి ఉన్నాయి కానీ ఇవి జిల్లాల మధ్య ప్రయాణించడానికి అనుకూలమైన మరియు సరసమైన మార్గం అలాగే ఇప్పుడు రైళ్లు ఉన్నాయి రైల్వేస్ అనేక జిల్లా కేంద్రాలు రైల్వే స్టేషన్లు కలిగి ఉన్నాయి ఇ ఇతర జిల్లాలకు మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు కూడా అనుసంధాన్నిస్తాయి రైలు ప్రయాణం సౌకర్యవంతంగా మరియు సమయాన్ని ఆదాచస్తుంది అలాగే రైలు చాలా చీప్ చీప్ అన్నట్టు బస్సు కంటే రైలులో ఎక్కువ మంది ప్రయాణిస్తారు కార్లు కారులో సొంత కారు లేదా ట్యాక్సీ ప్రయాణించడం సౌకర్యవందంగా ఉంటుంది కానీ ఇది ఖరీద ఖరీదైనది విమానాలు ఉన్నాయి విమానాలు కూడా అంతే కొన్ని ప్రధాన నగరాలు విమానాశ్రయాలను కలిగి ఉన్నాయి కానీ విమాన ప్రయాణం అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండదు అలాగే విమాన ప్రయాణం అంటే కొంచెం ఖరీదైనది కొన్ని ప్రాంతాలలో షెడ్ ఆటోలు మరియు ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి ఇవి తక్కువ దూర ప్రయాణకు అనుకూలంగా ఉంటాయి ప్రయాణికులు తమ అవసరాల మరియు బడ్జెట్ను బట్టి ఈ ఎంపికలలో దేన్నైనా ఎంచుకోవచ్చు బస్సు మరియు రైలు ప్రయాణాలు సాధారణంగా సరసమైనవి అయితే కారు మరియు విమాన ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉంటాయి షెడ్ ఆటోలు మరియు ట్యాక్సీలు తక్కువ దూర ప్రయాణకు మాత్రమే అనుకూలంగా ఉంటాయి